హలో మేడం మే మేము మీకుపెద్ద ఫ్యాన్ మేడం మీకు మేము మీరంటే మాకు చాలా ఇష్టం మేడం మీ సినిమా మీ సినిమాలు చూస్తూ ఉంటాము మేడం ఆ సినిమాలో మీ యాక్టింగ్ చాలా బాగుంటుంది మేడం మీ డ్యాన్స్ కానీ మీరు వేసే స్టెప్పులు కానీ మీరు చేసే యాక్షన్ కానీ చాలా బాగుంటుంది మేడం ఆ మూవీస్లో అందుకే మేడం మీ యాక్షన్కి మేము మీ మీరు వేసే డాన్స్కి మీరు చెప్పే డైలాగ్స్కి మేము పెద్ద ఫ్యాన్స్ మేడ మేడం మిమ్మల్ని ఒక్కసారైనా కల అవునా మేడం ఎప్పుడు మేడం నిజంగానా మేడం తప్పకుండా కలవాలి మేడం మీరంటే మాకు చాలా ఇష్టం మేడం నిజంగానా మేడం డైలాగా మేడం ఇప్పుడు కూడా ఓ ఖచ్చితంగా కలవాలి మేడం మిమ్మల్ని మేము ఒక్కసారైనా మీకు పెద్ద ఫ్యాన్ మేడం ము మీ సినిమాలు చూస్తూ ఉంటాము మీరు అందులో వేసుకునే డ్రస్సులు కానీ అబ్బా ఎంత బాగా చేస్తారు మేడం మీరు యాక్టింగు ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తాము మేడం మేమే కాదు మేడం మా ఇంటిలో అందరు కూడా మీకు చాలా పెద్ద ఫ్యాన్ మేడం ఖచ్చితంగా మేడం మా ఇంట్లో వాళ్ళందరూ మీకు ఫ్యాన్సే మేడం ఓకే థ్యాంక్ యూ మేడం మిమ్మల్ని కలుస్తాము అని చెప్పి నేను మిమ్మల్ని కలవాలనుకుంటున్నందుకు కలుద్దాము అని చెప్పినందుకు ఓకే మేడం